హలో సార్ చెప్పండి సార్ మే నేనే విధంగా సహాయపడగలను ఎస్ సార్ మా దగ్గర మా దగ్గర బాబు ఫ్లవర్ డొకే ఫ్లవర్ షాప్ ఉంది సార్ ఎస్ సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఎస్ సార్ చెప్పండి సార్ మా దగ్గర ఉన్నాదండి స్టాక్ ఉందండి సా మేము మీకు మీది హోమ్ డెలివరీ ఉంటుంది సార్ కానీ చార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఏమేం కావాలొ చెప్తారండి మేము రేట్ చెప్తున్నామండి మల్లెపూలొచ్చేసి మల్లెపూలొచ్చేసి వెయ్యి రూపాయలండి కేజీ మల్లె పూలొచ్చేసి వెయ్యి రూపాయలు రోజా పూలొచ్చేసి ఓకే సార్ రోజా పూలొచ్చి ఆరు వందలు రూపాయలు అండి కేజీ మళ్ళొచ్చి చామంతి వచ్చేసి వెయ్యిన్ని ఐదు వందలండి కేజీ మేము మా దగ్గరున్న ఫ్లవర్సు వాటి యొక్క వా రేట్ని మీకు చెప్పామండి మీకు కావాలనుకుంటే మీరు చేప్పేకి మేము లిస్ట్ రాస్కుంటామండి చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఎస్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఒక సెకెన్ సార్ చెప్తాను సార్ టోటల్ చేస్కుని మీకు హోమ్ డెలివరీయే కదా సార్ ఓకే సార్ మొత్తమొచ్చి ఎయిట్ థౌజండ్ అయ్యింది సార్ సార్ మీకన్నీ డిస్కౌంట్ తీసేయగా మీకు ఎయిట్ థౌజండ్ అయ్యింది సార్ మేము సార్ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ ఎస్ తప్పకుండా సార్ మేము సరే సార్ మీకు వద్దు మాకూ వద్దు లాస్ట్ అండ్ ఫై ఫైనల్గా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రడ్ ఇచ్చేయండి సార్ రాదు సార్ అంతకంతా రాదు సార్

అంత రాదు సార్ మేము మీకు హోమ్ డెలివరీ చెయ్యాలి సార్ సార్ మీకు ఎయిట్ థౌజండ్ సార్ టోటల్ బిల్లు ఆ ఎయిట్ థౌజండ్లోనే మీకు ఫైవ్ థౌజండ్ తగ్గించాను సార్ కాబట్టి ఆ ఫైవ్ హండ్రడ్ తగ్గిచ్చాము సారీ ఫైవ్ థౌజండ్ అన్నాను ఫైవ్ హండ్రడ్ సార్

సార్ మేము తగ్గిచ్చొకొని సరే సార్ లాస్ట్ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రడ్ వేస్తానూ మీరు హో హోమ్ డెలివరీ ఫుడ్డుకి ఫ్లవర్స్ తీస్కొచ్చా కాని మీరు ఫైవ్ హండ్రడ్ ఎక్స్ట్రా పే చేసేయండి సార్ ఎస్ సార్ థ్యాంక్ యు మీరిప్పుడే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మీకు ఈవ్నింగ్ అంతా చేసేస్తాం సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యు సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్